హలో నమస్తే సార్ ఎం ఆ ఎక్కడ రోటరినగర ఆ ఎ ఎన్ని గదులు ఆరు గదులా ఎప్పుడు చూడడానికి ఎప్పుడూ రావాలి సార్ మండేనా చూసి చూసిన తర్వాత మరి కూలీకా లేపోతే గుత్తకా అని మాట్లాడేస్కుందాం సార్

చూసి మాట్లాడదాం అడ్రస్ ఒక సారి నాకు వాట్సాప్లో పంపించండి సార్ నేను రేపు పొద్దున్నే వస్తా ఎన్ని గంటలుకి రమ్మంటారు రేపొద్దున్న ఓకే సార్ వచ్చాక ఫోన్ చేస్తాను నాకైతే అడ్రస్ వాట్సాప్లో పంపించండి సరే థ్యాంక్ యూ సార్